తిరుమల తిరుపతి కడప కోడూరు చిట్టువేలు మల్లెమరపురం రేణిగుంట చంద్రగిరి కాళహస్తి అరుణాచలం వెంకటగిరి కలిగిరి మదనపల్లి పీలేరు విజయవాడ బెంగళూరు హైదరాబాద్ సికింద్రాబాద్ కోల్కతా ఢిల్లీ